ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై రెండు నాలుగు లక్షల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది